భారతదేశం సంస్కృతి అనాదికాలంగా వస్తున్న సంస్కృతి అందులో మొట్టమొదటిగా ముగ్గులు వేయడం వలన ఆ ప్రాంతంలో ఉన్న బ్యాక్టీరియా హతమవడం ఎన్నో రకం అయినటువంటి వైరస్లు చనిపోవడం లాంటివి జరుగుతుంది సూర్యునికి తరప తర్పణం ఇవ్వటం వలన ప్రొద్దున్నే సూర్యకిరణాలు మనపై మనపై రావడం వల్ల ఎన్నో రకమైన జబ్బులు నయం కావడం వంటివి జరుగుతాయి ఆడవారి నుదుటిపై కుంకుమ పెట్టుకోవడం వాళ్ళ సౌభాగ్యానికి గుర్తింపు జంద్యం వేసుకోవడం వారి యొక్క కుల కులములకు గుర్తింపు పూజ కోసం గుడికి వెళ్ళడం వల్ల మనకి మనశ్శాంతి కలగడమేకాక ఎన్నో రకాల ప్రయోజనాలు మనసుకు శాంతం కలుగుతుంది దర్గాకు వెళ్ళడం కూడా ఒక మంచి ఉప ఉపాయమనే చెప్పవచ్చు ఉపవాసాలు చేయడం వల్ల దేవునికి మనం అర్పించుకోవడం మరియు ఉపవాసాల వల్ల ఎన్నో మేలు జరుగుతాయని సంస్కృతిలో తెలియజేయబడింది ఇలాంటి ఎన్నో మతపరమైన ఆచారాలకు ప్రాముఖ్యత ఏంటంటే మన సంస్కృతిని కాపాడుకోవడం సంస్కృతికి తగ్గట్టు నడచుకోవడం